నమస్కారం అండి ఎవరు కావాలి అండి అవును అండి లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా ఒక ఇన్షురెన్సు పాలసీని తీసుకుందాము అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరించండి నేను మావారు ఇంకా మా ఇద్దరి పిల్లలు ఎందుకు అండి అలాగా అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పాలసీలు ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉండాలి మనం ముప్పై ఐదు సంవత్సరాల డబ్బును కట్టాలి అంటే అంటే ఇంత కట్టాలి అండి పాలసీ పూర్తి అయిన తరువాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి వడ్డీ ఎంత పడుతుంది అండి చెప్తారా సరే అండి నా నంబరు అలాగే అండి